నేను ఆర్డర్కి చెల్లింపు విజయవంతంగా జరిగిందా లేదా చూస్తున్నాను నేను తినడానికి కొన్ని ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకున్నాను ఆర్డర్ కోసం విజయవంతంగా కొంత డబ్బును చెల్లించాను కానీ నా చెల్లింపు విజయవంతం అయిందా లేదా నమ్మకం కలగడం లేదు అందుకని నేను యాప్ను లేదా వెబ్సైట్ని తెరిచి న నేను పెట్టిన ఆర్డర్ని ఆర్డర్కి చెల్లింపు విజయవంతంగా జరిగిందా లేదా అని చూసుకుంటున్నాను